కొన్నేళ్లుగా వ్యవసాయం ఎలా మారిపోయింది ప్రస్తుత వ్యవసాయం ఎలా ఉంది అంటే మన పూర్వంలో మన పూర్వికులు ఏంచేసేవాళ్లు అంటే పొలము ఉంటుంది కదా దానికి ముందు మాములుగా దున్నేవాళ్లు ఎడ్ల కచలము మళ్ళీ నాగలితోటి దున్నేవాళ్లు ఒక్కొక్కసారి పెట్టి తరవాత ఏమి చేసేవారు నీళ్లు పెట్టి మళ్ళా రెండ సాళ్ళు అంటారు దాన్ని అలా దున్నేవారు తరవాత ఏమిటి అంటే దాన్ని మళ్ళీ జంబు కొడతారు వాటరు పెట్టి అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పొలములో చిన్న చిన్న గడ్డి ఉంటుంది కదా రెండుసార్లు దున్ని వాటర్ పెట్టిందంటే ఏమవుతుంది అంటే గడ్డి అన్నది ము మురిగిపోతుంది అంటే గడ్డి అనేది మళ్ళీ మొలవకుండా పొలం మొత్తం ఇప్పుడు గడ్డలు గడ్డలు లేక స్మూత్గా అయిపోతుంది తర్వాత ఏందంటే మనం మొలక ప్రిపేర్ చేసుకుంటాం కదా వడ్లు నానపెట్టి తరవాత కొంచెం మొలకెత్తిన తరువాత చల్లడం మొలక చల్లడం అంటాం మేము దాన్ని ఆ మొలకెత్తిన దాన్ని విడివిడిగా విప్పి దాన్ని అందులో చల్లడం అంటే బైట్ బైట్ అంటే ఒక్కొక్క లైన్ లైన్ లైన్ దానితో ఒకసారి పీకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా చేయడం ఉండేది అట్లా అయిన తరువాత కొన్నిరోజుల్లోని అవి పచ్చ మారుతుంది మారిన తరవాత మొత్తం ఇట్లా నాగలి సాయంతో పొలం మొత్తం దున్నేవాళ్లం దున్నిన తరవాత మళ్ళి దానికి నీళ్లు పెట్టేవాళ్లం నీళ్లు పెట్టిన తరువాత మళ్ళీ రెండో సాళ్ళు అంటాం ఎన్నోసార్లు తర్వాత గడ్డి ఎక్కువ పెద్ద పెద్ద గడ్డి అనేది దాన్ని మొత్తం తీసేసి వేసేవాళ్లం అంటే అందులో గడ్డి ఉంటే మళ్ళీ నాటు వేసిన తరువాత గడ్డి వలన ఈ చనిపోతుంది కదా మన నారు సో దాన్ని అలాచేసేవాళ్లం పూర్వంలో ఇప్పుడు ఎలా ఉంది అంటే ట్రాక్టర్స్ వచ్చినియి ట్రాక్టర్స్ వల్ల ఏమైతుంది అంటే సీదా రింగ్స్ రింగ్స్ వల్ల మొత్తం టక టక కొట్టేస్తుంది అది కోట్ అట్లా కొడితే ఏమైతుంది అంటే వడ్లు వడ్లు పోతాయ్ ఫస్టు పొలం పొలానికి వడ్లు ఉంటాయి కదా అవి పోతాయి దాని తర్వాత ఏమి జరిగింది అంటే పూర్వంలో మన రసాయనక ఎలు ఎరువులు అనేవి లేవు సహజ సద్ సిద్ సిద్ధమైన ఎరువులే ఉండేటివి ఆవుపేడ లైక్ గొర్రెల పెడ ఆవు మూత్రం అలాంటివి ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ట్రాక్టర్లు పెట్టి దున్నడం మొత్తం కెమికల్ ఉన్న ఎరువులు వాడడం అట్లా ఆరోగ్య సమా ఆరోగ్య సమస్యలు అనేది అవుతున్నాయి ఈ మధ్యలో పూర్వంలో రసాయనక ఎరువులు లేవు కాబట్టి చాలా ఫుడ్ తిన్నవాళ్లు కూడ చాలా హెల్తీగా ఉండేవారు ఇపుడు ఏంజరుగుతుంది అంటే రసాయనక ఎరువులు కదా పొటాషియం యూరియా దీన్ని వలన ఏమైతుంది అంటే అంటే పంట ఖచ్చితంగా ఉంటే ఎక్కువ వస్తుంది కెమికల్తో అంటే మనకు కెమికల్ ఉన్న తిండి తింటున్నాం మనం అలా తినడంవల్ల ఎం జరుగుతుంది అంటే ఆరోగ్యం చెడిపోవడం జరుగుతుంది ఎందుకంటే మందు తిండి కదా మనం మనం మొత్తం తినేది సహజసిద్ధమైన ఎరువులు తిండి అయితే మనకు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇలా కెమికల్స్తో పండించే పంటకు పోషక విలువలు తక్కువ ఉంటాయి అవి తిన్నా ఊరికే రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి ఏమి జరుగుతుందంటే ఆరోగ్యం చెడిపోవడం అన్నది జరుగుతుంది ఇలా మార్పు వచ్చింది